హలో హలో ఏవండీ మీ దగ్గర కొత్త ఫోన్లు వచ్చాయని విన్నాము

ఆ అవునా అండి

వివో వివో వివో ఎంత పడుతుందండి

స్టార్టింగే ఎయిటింగ్ ఎయిటీనా అండి కానీ నేను ఆఫర్స్లో ఆఫర్స్లో ఉందని విన్నాను మరి ఆఫర్స్లో దొరుకుతాయా మీ దగ్గర అంటే ఆ అవునా అండి అప్పుడు మాకొక ఎయిటీన్ నైన్టీన్లో కావాలండి

అడ్వాన్స్ ఏమైనా ఉంటుందా అండి అవునాండి

ఫ్రంట్ కమెరా బ్యాక్ కమెరాా బాగా వస్తాయి కదండీ సరే